మీ తోటలో నాటిన మొక్కలు చెట్లు పూలు పూస్తే మీకు ఎలా అనిపిస్తుంది మా తోటలో పూసేటటువంటి మొక్కలు నాటాము మేము మా తోటలో అప్పుడు వాటికి చెట్లకు పూవులు పూస్తే మా పెరటి తోటంతా ఎంతో అందంగా చూడటానికి కనులకు పండుగ్గా అందరూ చూసి అసూయ పడేటటువంటి విధంగా మా తోట అనేది తయారు అవ్వడం మేము గమనించగలం